హలో హలో నే నా ఫోనండి వాటర్లో పడింది నాకు సిక్స్ ఇయర్స్ వ్యారంటీ ఉంది ఫోను ఫోను వాటర్లో అన్ఎక్స్పెక్టెడ్గా మా బాబు వాటర్లో వేసి అది ఏమైంది పని అవ్వట్లేదు వర్క్ అవ్వట్లేదు నాకు సిక్స్ మంత్స్ వ్యారంటీ ఉంది కాబట్టి మీరు ఫ్రీగా చేసిస్తారా రిపేర్ చేసిస్తారా ఓకే ఓకే చెక్ చేయండి మేబీ అక్టోబర్ ఆర్ సెప్ ఆగస్టులో తీసుకున్నట్టున్నానండి రజిని మేబి జులై ఆర్ ఆగస్ట్ ఓకే ఇప్పుడు మళ్ళీ అది రిపేర్ చే ఆ ఎంత మనీ అవుతుందో కొంచెం నాకు చూసి చెప్తారా అండి నాకు ఎంత మనీ అవుతుంది ఏంటి అనేది చెక్ చేసి చెప్తారా ఓకే అండి ఓకే ఓకే